నమస్తే అండి

చెప్పు సరే అన్నీ ఉంటయి సార్ అన్నీ అంటే చికెన్ మటన్ బోటి ఫ్రై బో బోటి ఫ్రై సార్ చేపల కూర అలాంటివి ఉంటాయి సార్ తెలంగాణ స్పెషల్ సార్ మంచిగ ఉంటాయి సర్ అన్నీ సార్ సార్ ఉంటయి సార్ సార్ సార్ బెండకాయ వేపుడు దొండకాయ వేపుడు క్యాబేజీ పప్పు ఇంకా పాలకూర పప్పు చట్నీ టమాట చట్నీ పుదీనా చట్నీ ఇలాంటివి ఉంటాయి సార్ సార్ నాన్ వెజ్లో సార్ చికెన్ కర్రీ ఉంది సార్ ఇంకా మటన్ ఫ్రై కర్రీ ఉంది సార్ చేపల పులుసు ఉంది సార్ సార్ చేపల ఫ్రై సార్ బొమ్మె ఈ ఇంకా సార్ సార్ ఉంది సార్ వెజిటేబుల్ రైస్ బగారా రైస్ ఉంది సార్ సార్ సార్ అవే సార్ సార్ సార్ సరే సార్ సార్ ఒక అర్ధ పావుగంటలో పంపిస్తాం సార్ సార్ సార్